హలో డ్రైవర్ గారు నా పేరు సుశీల అండి రెండు రోజులు క్రితం నేను తణుకు నుంచి రాజమండ్రి వెళదాము అని చెప్పి మీ ఆటోను అడిగాను అందుకు మీకు కొంచెం డబ్బులు కూడా ఇచ్చాను కానీ వేరే పని ఉండటం వల్ల నేను వేరే ఆటోను చూసుకొని వెళ్ళిపోయాను కానీ నా డబ్బులు నాకు మీరు నా ఫోన్పేకి కానీ జీపేకి కానీ లేదా నా బ్యాంక్ అకౌంట్కి కానీ తిరిగి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాను నా ఫోన్ నెంబర్ ఎనిమిది తొమ్మిది రెండు మూడు నాలుగు ఏడు సున్నా ఒకటి మూడు రెండు